హలో అవునండి రమ్య ఏజెన్సీ మీకు ఎలాగ సహాయపడగలను ఓకే చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మీరు ఏరోజున వెళ్ళాలి అనుకుంటున్నారో చెప్పగలరా ఓకే సార్ ఇరవై ఎనిమిది ఓకే సార్ క్యాబ్ అయితే ఉంది అయితే ఓకే సార్ ఓకే సార్ అయితే ఫ్యామిలీ మెంబెర్స్ ఎంతమందో చెప్పగలరా ఓకే సార్ ఆరుగురుకి సంబంధించిన ఒక కార్ లిస్ట్ అయితే మీకు పెడతాను సార్ అయితే దాంట్లో మీకు ఏది కావాలో చూడండి సార్ మీకు నాన్ ఏసీ కావాల ఏసీ కావాల ఓకే ఎస్ ఓకే సార్ మేము ఖచ్చితంగా అయితే అరేంజ్ చేస్తాము అయితే మీరు ఒకసారి మా ప్రొఫైల్ అయితే చెక్ చేయండి దానిలో సిక్స్ మెంబర్స్కి సంబంధించిన కార్లు చూపెడతాను అవును సార్ అవును సార్ అవును సార్ చివర కూర్చున్న వాళ్ళకి కూడా ఏసీ వస్తుంది అండి అలాంటి ఫెసిలిటీ అయితే మేము పెట్టించుకున్నాము నెక్స్ట్ ఏంటంటే మీకు ట్రావెలింగ్లో మధ్యలో ఫుడ్ కావలసిన ఏ అవసరం ఉన్నా సరే సార్ మీరు అయితే నేను అయితే మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాం సార్ బట్ మనీ అయితే మీరు చూసుకోవాలండి అయితే కార్ చార్జెస్ గట్ట ఎంత పడుతుంది అన్నది నేను తర్వాత అయితే చెప్తాను సార్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో నేను బడ్జెట్ అంతా వేసి మీ వాట్సాప్ ప్రొఫైల్కి పంపిస్తాను సార్ ఓకే సార్ ముందుగా నేను మీకు పెడతాను సార్ ఓకే సార్ నేను వెంటనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఎవరు వస్తున్నారు ఏంటి అన్నది మొత్తం అన్నీ మీకు షేర్ చేస్తాను సార్ ఎస్ సార్ మొత్తం స్పెషల్ సైట్స్ అన్నీ చూపించడానికి మేము వస్తున్నాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఒకసారి మీ ప్రొఫైల్ చెక్ చేయండి మేము మెసేజ్ చేశాము ఓకే సార్ థ్యాంక్ యూ సార్